ఐఐటీలో ఐఐఎస్సి ఐఐఎంలో వంటి పెద్ద సంస్థల్లో ఒత్ విద్యార్థులపై ఒత్తిడి జరుగుతుంది ఎలాగంటే ఐఐటీలో కానీ ఐఐఎంలో కానీ ఐఐఎస్లో సీట్ రావాలంటే ఐఐటీలో సీట్ రావాలి అంటే మనం జేఈఈ మెన్స్లో క్వాలిఫై కావాలి అండ్ అలాగే ఐఏఎంలో ఐఏఎంలో సీట్ రావాలి అంటే మనం క్యాట్లో క్వాలిఫై కావాలి అలాగే మంచి స్కోర్ దానిలో సాధించాలి అలాగైతేనే మనకి అలాంటి పెద్ద పెద్ద విద్యాసంస్థల్లో మనకి సీట్ దక్కుతుంది దీనివల్ల చాలా విద్యార్థులు చాలా విద్య చాలా మంది విద్యార్థులు చాలా మంచి సమయాన్ని కోల్పోతున్నారు ఎలాగంటే దానికోసం చాలా పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లో పడి సంవత్సరాలు కొద్దీ ప్రిపేర్ అవుతూ తూ చ చ చదివే ఏజ్లో చదవకుండా చదవని ఏజ్లో చదువుకుంటూ దాంట్లో శిక్ష తప్పిచ్చుకుంటూ చాలా కష్టపడుతున్నారు దాంట్లో మళ్ళీ జరిగే జాబ్ ప్లేస్మెంట్లో జాబ్ రాకపోవడంతో అది కూడా ఒక ఒత్తిడికి గురి చేసేది